కొత్తగా పుట్టిన పిల్లలకు మొదట సంవత్సరంలో వాళ్ళు పుట్టిన తరువాత పురుడు కానీ అలాగే వాళ్ళని తొట్టిలో వేయడం ఇరవై ఒకటి అనే కొన్ని పండుగలు ఉంటాయి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి పండుగలు అనద్దు చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తారు వాళ్ళకి పేరు అక్షర అక్షరభ్యాసం అలాంటివి ఉంటాయి వాళ్ళకి అందరిని పిలుస్తారు దావత్ ఘ ఘనంగా చేస్తారు ఘనంగా అంటే స్టార్టింగ్ నార్మల్గా చేస్తారు దాని తరువాత పుట్టిన రోజు అని ఒక సంవత్సరమైన తరువాత పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోని అందరిని పిలిచి పెద్ద గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు ఫుడ్డు ఇంత మందికని పెట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఫస్ట్ బర్త్డే దాని తరువాత అన్నీ నార్మలే అవుతాయనుకోండి మెయిన్ అదే ఎక్కువ అండ్ చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా చేస్తారు అట్లా ఉంటుంది ఇంకా కొత్త పు పుట్టిన పిల్లలకి ఆ రోజున కొత్త కొత్త బట్టలు కొత్త డ్రెస్ ఐమీన్ కొత్త బొమ్మలు వాళ్ళు ఆడ వాళ్ళు ఆడు వాళ్ళు ఆడుకోవడానికి అవి ఇవి అని చిన్న చిన్నవి వస్తువులు బొమ్మలు గిఫ్ట్ అలాంటివి తెస్తు ఉంటారు వచ్చే రిలే రిలేటీవ్స్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అంటే ఉండే వాళ్ళు వాళ్ళు అలాంటివి తెస్తు ఉంటారు అట్ల ఉంటుంది